నమస్తే మేడం అవునండి చెప్పండి చెప్పండి ఇక్కడి నుంచి గుంటూరు అంటే ఎంతమంది మేడం అలా అయితే కనుక ఒక త్రీ థౌజండ్ అవుతుందండి టెన్ డేస్ స్టే చేయాలంటే కొంచం ఎక్కువ అవుతుందండి ఏమండి మిమ్మల్ని మీ తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేసి వచ్చామంటే మాకు ప్రాబ్లమ్ లేదు డ్రాప్ చేసేస్తాం మేము మీతో పాటు స్టే చేయాలి అంటే కనుక దానికి ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది అనేసి అంటున్నాను మీకు ఓకే అయితే కనుక నాకు ఎటువంటి ప్రాబ్లెమ్ లేదు వచ్చేసి మిమ్మల్ని మళ్ళి పిక్ అప్ చేసుకుంటాం ఓకే ఓకే నండి థ్యాంక్ యూ ప్రాబ్లమ్ లేదు మేడం కార్ నెం ఓకే ఓకే మేడం సెండ్ చేస్తాను మీకు లేదండి క్యాబ్ నాదే నేను వస్తాను ప్రాబ్లెమ్ ఏం లేదండి కార్ నేమ్ వచ్చేసరికి కియా అనమాట అంతా కంఫర్ట్గానే ఉంటుంది ఓన్లీ ఎల్దెర్స్ అయినా సరే కంఫర్ట్గా కూర్చోవచ్చు అనమాట ఒకసారి మీకు ఫిక్స్ అయితే సెండ్ చేస్తాను ఓకే అయితే కనుక కాల్ చేయండి ప్రాబ్లమ్ ఏం లేదు మేడం చూపిస్తాను మ్యాక్సిమమ్ నా అక్కడ లొకేషన్స్ ఏవన్నా మీకు తెలిస్తే కనుక మాకు చెప్తే అక్కడికి నేను తీసుకెళతాం ప్రాబ్లమ్ ఏం లేదు ఓకే అదే అండి మీరు ఏంటంటే మాకు కన్ఫర్మ్ చేస్తే మీకు మళ్ళీ వేరే చూస్తాను కదా నేను మళ్ళీ వేరే కిరాయి ఏదన్న తీసుకోవాలన్నా మీరు ఏదో ఒక విషయం నాకు కన్ఫర్మ్ చేసేస్తే దాని బట్టి నేను వేరే పార్టీ ఒప్పుకోవడం అయితే చేస్తా టైమింగ్ లేదు ఫుల్గా మీతోనే ఉండాలి అంటే ఈ రోజు మేము ఏది పని పెట్టుకోకుండా ఇంకా మీ వర్క్ మీదే ఉంటా ఓకే అండి ట్యాక్సీ త్రీ థౌజండ్ అవుతుంది అండి డిస్కౌంట్ ఏం లేదండి మేము తగ్గించే చెప్పాం మీకు ఫోర్ మెంబెర్స్కి ఇక్కడి నుంచి గుంటూరు త్రీ థౌజండ్ అనేది తక్కువ లేదా మీరు వేరే క్యాబ్ వాళ్ళతో కంపేర్ చేసుకోండి కంపేర్ చేసుకున్నా తర్వాత మీకు ఓకే అంటే కాల్ చేయండి ఇందులో ఫోర్స్ చేసేది ఏం లేదు మిమ్మల్ని సేఫ్గా తీసుకెళ్ళి మళ్ళీ కాకినాడ సేఫ్గా రిటర్న్ తీసుకొచ్చే బాధ్యత వరకు మాదే ఓకే నండి థ్యాంక్ యూ